హలో నమస్తే అండి నేను ఓలా టాక్సీ ని బుక్ చేసిన వ్యక్తిని నేను రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకంతా ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలి కావున మీరు ఇక్కడికి ఏడున్నరకే వస్తే నాకు కరెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే నేను ఒక ఎయిర్ పోర్ట్ కి కరెక్ట్ టైం కి చేరుకుంటేనే అక్కడ నేను ఫ్లైట్ ని రీచ్ అవ్వడానికి సరిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏడున్నరకే రాగ రాగలరని నమ్ముతూ మీకు ఏడున్నరకు చెప్తున్నాను ఈ ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుండి అక్కడికి వెళ్ళడానికి ఒక నాలుగు కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు అంత దూరం ఉంటుంది కాకపోతే ట్రాఫిక్ కి ముందు మనం బయల్దేరితే ట్రాఫిక్ సిగ్నల్స్ ని దాటుకుని మనం ఎంతో త్వరగా వెళ్లొచ్చు లేదా మనము ఎనిమిది గంటలపైన ఇక్కడ నుంచి బయల్దేరామంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ జరుగుతాయి కాబట్టి ఆ ట్రాఫిక్ని మనం ఎదుర్కోలేక ఫ్లైట్ ని రీచ్ అవ్వలేకపోతే నేను నా కార్యాలను చేరుకోలేను కావున మీరు ఏడు గంటలకి ఇక్కడికి రాగలరని ముందుగా మీకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది